భారత దేశంలో ఎన్నో భాషలున్నాయి ఎవరి భాష వారు నేర్చుకొని అందులో ఉన్న తీపిని ఆస్వాదించ గలిగితే వారు తప్పకుండ మాతృ భాషలకు అభిమానులు అవుతారు ఈ కాలంలో మాతృ భాషను ఏ మాత్రం కించపరచరాదు ఇంగ్లీషు హింది మరియు ఇతర భాషను నేర్చుకోవాలి కానీ తెలుగు భా తెలుగు భాషను మాత్రం తప్పకుండా గౌరవించాలి భారత దేశం అతి ముఖ్యమైన భాషలుగా గుర్తించిన ఆరు భాషల్లో తెలుగు ఒకటి కాబట్టి తెలుగును మనం చక్కగా మాట్లాడాలి మంచిగా గౌరవించాలి తెలుగు మాట్లాడకపోతే మనల్ని మనం కించపరచుకున్నట్టు కాబట్టి తెలుగు తప్పకుండా మాట్లాడాలి వేరే భాషలు నేర్చుకున్నా కూడా మన తెలుగు తెలుగుకి ఇవ్వాల్సిన ప్రయారిటీ తెలుగుకి ఇవ్వాలి తెలుగులో పద్యాలు క్లుప్తంగా ఉంటాయి ఎంతో అర్దాన్ని ఇస్తాయి మంచి అర్ధంతో కూడిన పదాలు ఉన్నాయి మన తెలుగులో మన తెలుగును ఒక ప్రత్యేక దినోత్సవంగా ఒక ప్రత్యేక దినంగా కూడా మన మన భారత దేశం కేటాయించింది తెలుగు భాషా దినోత్సవం అనే తెలుగు తెలుగు కవులదినోత్సవం అని అన్నీ ప్రత్యేక దినాలు కేటాయించాయి భారత దేశం కాబట్టి మన తెలుగును చాలా చక్కగా గౌరవించాలి తెలుగులో మాట్లాడాలి వేరే భాషను నేర్చుకున్నప్పటికీ తెలుగును గౌరవిస్తే మనల్ని మనం గౌరవించుకున్నట్టే మన భారత దేశాన్ని మనం గౌరవించినట్టే కాబట్టి మనం తెలుగుని గౌరవించాలి తెలుగులో మాట్లాడాలి తెలుగులో హ అచ్చు అచ్చులు హల్లులు అఆలు నాకు నచ్చినవి అంటే అఆలు తలకట్టు దీర్ఘం అచ్చులు హాల్లులు ఇవన్నీ నాకు చాలా నచ్చుతాయి నాకు తెలుగు రాయ రాయడం అంటే చాలా ఇష్టం తెలుగులో ఉన్న పదాలు కానీ తెలుగులో ఉన్న పద్యాలు కానీ తెలుగులో ఉన్న వ్యాసాలూ కానీ కొందరు కవుల గురించి కానీ వ్యాసాలు రాయడం ఇవన్నీ నాకు రాయడం అంటే చాలా ఇష్టం చదవడం అన్నా ఇష్టం నాకు తె తెలుగు మీద ఉన్న ఆసక్తి చాలా గొప్పది తెలుగు పాటలన్నా ఇష్టం నాకు తెలుగులో తెలుగులో తెలు తెలుగు అంటే చాలా ఇష్టం నాకు